మా ప్రాంతంలో అందుబాటులో ఉన్న క్రీడా కేంద్రాలు అయితే ఈ క్రీడా కేంద్రాలు అనేటటువంటి మా శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉంది అది అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా భావిస్తాం అయితే అక్కడ ఆ ఆడేటటువంటి టోర్నమెంట్లు కానివ్వండి కొంతమంది అక్కడకు పార్టీ నాయకులు కూడా వచ్చి అక్కడ బెట్టింగ్స్ అనేటటువంటివి నిరంతరం జరుగుతు ఉండేటువంటి కీడా కేంద్ర కేంద్రంగా మేము చెప్పుకుంటు ఉంటాము